బీఫ్ బ్రెడ్ కుకీ బెకాన్ బటర్ చీజ చికెన్ మిల్క్ పాస్తా శ్యాండ్విచ్ టర్కీ బర్గర్ కేక్ ఎగ్ ఫిష్ హనీ ఐస్క్రీం మెక్సికెన్ కుజైన్ పాన్కేేక్ రైస్ సలాడ్